నేను ఆన్లైన్లో కొత్త చొక్కా కొనాలి అనుకుంటున్నాను కానీ అది నాకు ఇష్టమైన రంగు లేదా సరైన సైజులో ఉందో లేదో నాకు స్పష్టంగా తెలియదు అందుకని నేను ఇప్పుడు వివిధ రంగుల సైజులను పరిశీలిస్తు నా అవసరాలకు సరిపోయే చొక్కాను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాను